డియర్ ఫ్రెండ్స్ మనం స్విజర్లాండ్ వెళ్దాం అని నిర్ణయించుకున్నాం కదా నాకు సంబంధిం దానికి సంబంధించిన పాస్పోర్ట్ మరియు వీసాకు సంబంధించిన పత్రాలు మొత్తం మీ దగ్గర ఉన్నాయని నేను ఆశిస్తున్నాను ఒకవేళ లేని పక్షంలో అటువంటికి సంబంధించిన పత్రాల్ని సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను దానికి సంబంధించిన పత్రాలని సరి చేసుకోడానికి లేకపోతే దాన్ని మనం అరేంజ్ చేసుకోటానికి పాస్పోర్ట్ ఆఫీసర్తో నేను ఆట్ల ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను మనము ఎయిర్పోర్ట్కెళ్ళిన తరువాత చెక్ఇన్ టైంలో వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో మనం లేకపోతే ఇబ్బంది పడతాము ఆ సమయంలో ఏమన్నా అవసరం అయితే పాస్పోర్ట్ ఆఫీసర్తో ఎమిర్గెంట్ ఇమిగ్రెంట్ ఆఫీసర్తో నేను మాట్లాడి ఉన్నాను దాని గురించి మనకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అక్కడ మనం దిగిన తరువాత మనం వెళ్ళాల్సిన ప్రదేశాలు మొత్తం మనకి క్లియర్గా ఉంటాయి దానికి సంబంధించిన గైడ్ని నేను అరేంజ్ చేశాను వాళ్ళు మనకి అన్ని విధాలా సహాయం చేస్తారు అక్కడ కావల్సిన లోకల్ పోలీస్ మనకి సహాయం చేస్తారు ఆ విషయంలో నేను వాళ్ళతో మాట్లాడి ఉన్నాను అటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు ఈ విషయంలో మీకు ఎటువంటి సహాయం చేయాలన్నా నేను మీకు ఉన్నాను మీకు కావల్సిన సహాయాన్ని మొత్తం నేను అరేంజ్ చేస్తాను